రేడియో టెలివిజన్ ప్రింట్ మరియు ఇతర మాధ్యమాలలో తెలుగు భాష వాడటం మనకు ఒక అద్భుతంగా ఉంది ఈ మాధ్యమాలలో తెలుగు భాషను వాడడానికి కొన్ని సామాన్య విధాలు ఉంటాయి మొదటిది నాచురల్గా వాడడం తెలుగు భాష వాడడానికి వ్యక్తిగత అభ్యాసం అవసరం సాధారణంగా వాడడానికి ఆ భాషలో మాట్లాడడం మరియు వినడానికి అవసరమైన పద్ధతులు మార్గంగా ఉపయోగించుకొని వాడాలి

కవితలు మరియు రచనలను చదవడం చాలా ముఖ్యం సంబరాలు మరియు ముఖ్యాంశాలను అనుసరించండి రేడియో టెలివిజన్ ప్రింట్ మరియు ఇతర మాధ్యమాలలో తెలుగు భాషను వాడడానికి తెలుగులో తయారు చేయబడిన సంబరాలను మరియు ముఖ్యాంశాలను ఆదరించి మనం చదివి నేర్చుకోవాలి కోరికలను సాగు చేయండి తెలుగు భాష మరియు సాంస్కృతిక ఆధారాన్ని పెంచడానికి తెలుగు కవులు లేఖనాలు చిత్రాలు మరియు సంగీతాలను ప్రోత్సహించండి ఇవి సాంస్కృతికంగా మరియు ఆద్మికంగా తెలుగులో వాడడానికి సహకంగా ఉంటాయి అంతర్జాలంలో తెలుగు భాష ప్రేమికులకు ఇంటర్నెట్ సాధనాలు సామాజిక వినియోగాలు మరియు ప్రోగ్రామ్స్ దొరికితే అవసరమైన సంస్కరణలు పొందవచ్చు